నా కుటుంబ సభ్యులు నా స్నేహితుడు కుటుంబ సభ్యులు రెండు కుటుంబాలు కలిసి భద్రాచలం పర్ణశాల సందర్శించాలని అనుకుంటున్నాము కావున మాకు ఒక టాటా సుమో ఒక ఎయిట్ మెంబర్స్కి సరిపోయేలాగా కావాలి ఇది మాకు అప్ అండ్ డౌను ఛార్జెస్ ఎంత పడతాయి ప్లస్ ఈ జర్నీ అనేది ఒక డే అంతా సరిపోతుంది అక్కడికెళ్ళినాక మేము వివిధ రకాల ప్లేసులని స్థలాలని సందర్శిస్తాము కాబట్టి మాకు స్థలాల్లో చూసే సమయంలో టాటా సుమో ప్రొవైడ్ చేసిన వాళ్ళు అందులోనే ఫ్రీగా ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేస్తే ఈ సందర్శనకి వెళ్ళడానికి మాకు ధర ఎంత చెల్లించాలి మేము రెండు వేలు ఇద్దాము అనుకుంటున్నాము రావడం పోవడానికి ప్లస్ డీజిల్ ఖర్చు ఇస్తాము ఓకే